నేను అయితే మా ఇంట్లో ఒకటే పద్ధతితో చేస్తాను వంటలు కానీ ఒకసారి ఏమైందంటే మా ఇంటికి మా చుట్టాలు వచ్చారు అనమాట అయితే నేను డైలీ అయితే పప్పు చేసేటప్పుడు పప్పు ఉడకపెట్టి చింతపండు చింతపండు ఉప్పు కారం అవేసి పోపేసి పక్కన పెట్టేసాను అయితే మా ఇంటికి ఆ రోజు చాలా మంది వచ్చారు ఆ రోజు పప్పు చేసినప్పుడు ఎట్లా చేసినా అంటే పప్పు ఫస్ట్ ఉడకపెట్టి చింతపండు ఉప్పు కారం వేసి దాన్ని కొన్ని వాటర్ వేసి పోపేసేసినాను అందులో చింతపండు వేయలేను అదొక్కటే చేంజ్ చేసినాను అనమాట అయితే అది కూడా బాగుందనేసి తిన్నారు అదొక్కటే నేను చేంజ్ చేసింది కొంచెం డిఫరెన్స్ అంతే దాంట్లో అది కూడా బాగానే ఉందంట కొంచెం అంటే చింతపండు వేయలేను తర్వాతకి వేసినా అంతే